భూమి యొక్క ఆకారం గుండ్రంగా స్పరికల్గా ఉంటుంది భూమి మీద ఒక ప్రదేశం నుండి బయలుదేరి తిరిగి అదే ప్రదేశానికి చేరుకోవడం వల్ల భూమి గుండ్రంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు భూమి మీద అనేక ప్రాంతాలు ఉన్నాయి కొండలు అడవులు సముద్రాలు పర్వతాలు మొదలగునవి భూమిమీద నీటి భాగం ఎక్కువ భూభాగం తక్కువ కానీ ఉన్న భూమిలో రకరకాలు నేల స్వభావాలు ఉన్నాయి కొన్ని పంటలకు అనుకూలం కొన్ని ఖనిజాలకు అనుకూలం కొన్ని గనులకు అనుకూలం ఇలా నేలలు అన్నీ ప్రాంతాల్లో ఒకే రకంగా లేవు కానీ మట్టి అనేది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే మనిషి జీవించడానికి కావాల్సిన ఆహార పదార్థాలు తయారయ్యేవి మట్టినే మట్టినుంచే అందువలన నేలలు మానవ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి